వేరే గ్రహాలలో జీవరాశులు ఉన్నారు అనేది శాస్త్రబద్ధంగా అయితే ఇంతవరకు మనకు ఒక తెలియని ఒక ప్రశ్నలాగా అనుకోవాలి వేరే గ్రహాలలో జీవాలు ఉన్నారనేది సై సైంటిఫికల్గా అయితే నిరూపించలేకపోయారు ఎవరు కానీ మన దేశంలో మన ప్రపంచంలో మనుషులున్నట్లే ఆ పైన కూడా వేరే గ్రహాలలో కూడా జీవాలు ఏలియన్స్ కానీ ఇలా ఉండే అవకాశాలు ఉంటయి అని మన పెద్దలు చెప్పుకొచ్చారు ఎప్పుడన్నా ఇట్లా ఏవన్నా శాటిలైట్స్ ద్వారా వచ్చాయి వచ్చున్నారు మనకంటే చాలా తెలివైన వాళ్ళు అని ఒక పెద్ద వాళ్ళు చెప్పే పురాతన ఆదాలల్లో ఉన్నాయి అంతేకానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సైంటిఫికల్గా పరంగా అయితే ఏ క్లారిటీ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ మనకు లేదు కానీ ఉండే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడో వేరే వేరే గ్రహాల మీద ఉండేది మనం కనుక్కోడానికి మనకి చాలా టైం అనేది పడుతుంది కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కాబట్టి మనం అంత ఇంకా అంత దూరం పోలేదు ఇంకా అంత ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు